నమస్కారమండి ఏం చేస్తన్నారూ లేదండి ఇలా ఊరెళ్లి వచ్చానండి అదే పిల్లోడు తెలుసుకదా పిల్లోడు దగ్గరకి ఒంట్లో బాగాలేదంటే ఏళ్ళొచ్చాను

అవునండి అవును అక్కడ ఉంటం మంచిది కదా అని తీసుకొచ్చేశానండి ఆ సిటీలో కట్టా ఎందుకులే అని మొన్న తీసుకొచ్చేసానండి ఊరు అవునండి అన్నీ న్యూస్ ఛానెళ్లన్నీ అయే చూపిస్తన్నయి కదండి అవునండి భీభత్సంగ చూపిస్తున్నాయి అవునండి అవునండి అవునండి అదే ఎక్కువ జరిగితే అండి ఒకేలా చూపిత్ అవునండి వాళ్లు ఒకవేళ ఇటువంటివీ ఒకవేళ ఈ ఆరోగ్య సమస్య గురించి చాలా చెప్తున్నా సరే వాళ్లు అది భయ భయపడత్ జనానికి భయపెట్టేలా చెప్తున్నారండీ ఆళ్ళు వాళ్ళు ఇవి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించట్లేదండి వాళ్ళు ఆళ్ళు ప్రజల్ని భయపెట్టి భయపెట్ట

అవునండి అవును ఈ న్యూస్ ఛానెళ్ల వాళ్ళు కూడా నండి చాలా డాక్టర్ల కట్టా లాభం పొందుతున్నారండి వాళ్లు ఎందుకంటే వీళ్ళు ప్రజలే అవునండి అవును అవునండి అంతేనండి ఇది ప్రతిదీ వ్యాపారం అయిపోయిందనుకోండి ఈ రోజుల్లో మనము ఏమి చేయలేము కాని కొంత కాకపోతే కొంతైనా విలువలు పాటించాలి కదండి

అలా చేయాలండి మరి

అవునండి అవునండి అవును అలాగ మీరు దాకా వెళిపోయారండి ఈ హత్యలు రేపులు ఇటువంటివి చేసినా సరే ఏదో ఓరోజు చూపిస్తున్నారు వదిలేస్తానరండి కాని రాజకీయంలో ఇప్పుడు పలానా రాజకీయ నాయకులు ఏదన్నా చిన్న మాట అంటంటే వారం రోజులు తరబడి కూడా దానిమీద చర్చలు పెడతన్నారండి ఆళ్ళు

అంటే అవునండి ఎవరికి వాళ్ళు సవాల్ చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు అవునండి మనం మనము ఓటనే ఓటనే ఆయుధాన్ని తప్ప మనం ఏమి చేయలేమండి ఇప్పుడు కూడా చూడాలండి మరి ఈ న్యూస్ చానెల్స్ ఎప్పుడూ ప్రచారాల్లో జనాల్లోకి తీసుకెళ్తారండి అసలు నిజాన్ని కప్పిపుచ్చేస్తున్నాయండి న్యూస్ ఛానెళ్లు రోజుకి ఎవరొక్కళ్ళు ఏదోటి హత్యలు ఎక్కువైపోతున్నాయండి ఈ మధ్యన ఈ కుర్ర వాళ్ళు కూడా ఎక్కువ ప్రేమలని చెప్పి ఇంకా రోజూ టీవీలో ఇదేనండి అలా ఒప్పుకోకపోతే యాసిడ్లు పోయడం ఇవే ఎక్కువ కనపడుతున్నాయండి

ప్రేమా ప్రేమ గుడ్డిది అంటారు కదండి నిజమేనండి ప్రేమ గుడ్డిదండి లేదండి ఇప్పుడు పాల ప్యాకెటు తీసుకొస్తానికి వెళ్తనాను మధ్యలో మీరు పిలిచారని మాట్లాడతన్నాను సరేనండీ అలాగే అవునండి అవును లేదండి మన ఫ్యామిలీ డాటర్ ఉన్నాడు కదండి ఆయనొచ్చి మార్నింగే సెలైను పెట్టారండి పర్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి బానే ఉన్నాడు

సరే సరేనండి